ఆర్కే రెస్టారెంటా అండి నా పేరు సుజిత నేను మీ రెస్టారెంట్కి మా ఫ్యామిలీతో రావాలనుకుంటున్నాను నేను అక్కడికి రావడానికి నాకు పార్కింగ్ ప్లేస్ కావాలి ఒక మూడు కార్లు పెట్టుకోవడానికి మాకు ప్రదేశం చూపించగలరు మళ్ళీ దానితోపాటు మేము అక్కడికి రావడానికి మాకు ఎక్కువ టేబుల్స్ కావాలి మీరు అవి ఎంతవరకు చూడగలరో మాకు చెప్పండి అలాగే మేము మా ఫ్యామిలీతో అక్కడికి వచ్చి భోజనం చేయడానికి ఏ సమయంలో మీకు కుదురుతుంది ఏ సమయం వరకు మీ రెస్టారెంట్ తీసి ఉంచుతారో ఆ సమయం కూడా మాకు చెప్పి నాకు కాల్ చేయండి మా నెం నా నెంబర్ వచ్చి ఐదు మూడు రెండు ఒకటి సున్నా నాలుగు రెండు ఒకటి